నమస్కారం అండి నాగు గారు ఏంటండీ విశేషాలు బాగానే ఉన్నానండి అంటే మా నాన్నగారికి బాగాలేదండి కొద్దిగా హాస్పిటల్లో తీసుకెళ్ళడం తీసుకురావటంతో కొద్దిగా ఖాళీ లే ఖాళీ కుదరలేదు ఇంక వచ్చేకి చూస్తూ ఉంటానండి తెలిసిందే కదండీ కాకపోతే ఈ ఈ కొద్దిగా అటు ఇటు తిరగడంలో ఏమి చూడలేదండి ఏం అయిందండి ఏం విశేషాలు ఏంటండీ ఏం జరుగుతున్నాయి అవునండి చంద్రబాబు నాయిడు గారిది అది ఇంకా రిమాండ్ నుంచి రాలేదా అండి ఎప్పుడో పెట్టారు కదండీ ఆహూ అదేనండి నేను అలా బయటకెళ్లినప్పుడు మాట్లాడుకుంటున్నారు నవంబర్ దాకా పొడిగించరంటా నవంబర్ తొమ్మిదో తారిఖు దాక ఎనిమిదో తారిఖు దాక రిమాండ్లో రిమాండ్ ఉంటుందంటా ఇంకా అని చెప్పి మాట్లాడుకుంటుంటే విన్నానండి అంతే

అదే అండి అదే అండి అవును అండి అవును ఏముందండి ఓకో కొంతమంది ఆ కరెక్ట్గా చెప్పినా కొంతమంది ఏమో నెగటివ్ అదే వేరేలాగా వేరే విధంగా చెప్తూ ఉంటున్నారండి కొన్ని మాటలు నమ్మొచ్చు కొన్ని మాటలు నమ్మలేకపోతున్నాం ఎక్కువగా మనం చూసే ఛా టీవీ ఛానల్లు వచ్చేసి మనకి టీవీ నైన్ ఎన్ టీవీ వీటిల్లో మనం చూసి ఎక్కువగా నమ్ముతుంటాం జరిగింది ఒకటి అయితే బయట మాట్లాడుకునేది రకరకాలుగా చెప్తున్నారు మాట్లాడుకుంటున్నారు అండి ఏది నిజమో ఏది అబద్దమో తెలియట్లేదు ఉన్నారండి ఆహా ఎప్పుడు జరిగింది అండి ఆహా అయ్యో పోనిలేండి ప్రమాదం తప్పితే పర్లేదు అండి ఇంకేంటండి విషయాలు సరేనండి కలుద్దాం అయితేని సరే ఉంటాను సరే అండి